వాళ్ళు అంతా కూడా బట్టర్ మిల్క్ చాలా బాగుంది అని అంటారు మా పాప ఫ్రెండ్స్ అయితే ఫలూదా చాలా ఇష్టంగా తింటారండి నేను చేసిన ఫలూదా లస్సీ అన్నీ కూడా చాలా ఇష్టపడుతుంటారన్నమాట కూల్ డ్రింక్లు అవి ఎవరికీ ఇవ్వను అండి నేను ఇంట్లో తయారు చేసిన పానీయాలు మాత్రమే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇస్తానన్నమాట అందరూ కూడా నన్ను చాలా బాగా మెచ్చుకుంటారు